బైక్ని మేము సున్నితంగానే చూసుకుంటాము ఎప్పుడైనా బయటికి వెళ్ళేటప్పుడు ఎక్కువ దూరంగా ప్రయాణించినప్పుడు ఎక్కువగా అలసట వస్తూనే ఉంటుంది నడుము నొప్పి వస్తుంటుంది స్ట్రైట్గా కూర్చోవడం వల్ల నడుము నొప్పి వస్తుంటుంది కాళ్ళు నొప్పి వస్తుంటుంది పిల్లలు ఎక్కువసేపు పడుకోలేరు అలాగే బైక్ మీద కూర్చునేటప్పుడు పిల్లలు బండి ఎక్కగానే నిద్రపోతుంటారు అలాగే ప్రయాణించేటప్పుడు ఎక్కువ దూరం వెళ్ళేటప్పుడు అలసట ఎక్కువగానే వస్తుంది ఒక్కొక్కసారి ఇంజనీరింగ్ ప్రాబ్లం వస్తుంటుంది రీడింగ్ దగ్గర ప్రాబ్లం వస్తుంటుంది అలాగే డీజిల్ అయిపోతున్నప్పుడు పెట్రోల్ అయిపోతున్నప్పుడు కూడా ఇబ్బందిగానే ఉంటుంది చాలా ఎక్కువ దూరం ప్రయాణించేటప్పుడు ఎక్కువగా అలసట వస్తుంది అప్పుడు బైక్ ఆఫ్ చేసి వాటర్ త్రాగి కొంతసేపటికి అయిన తరువాత రెస్ట్ తీసుకొని మళ్ళీ డ్రైవింగ్ చేసుకుంటూ వెళుతుంటాము అలా వెళుతున్నపుడు కంటిన్యూగా ఎక్కువ దూరం ఒకసారే డ్రైవింగ్ చేస్తున్నప్పుడు చేసుకుంటే ఇంజి ఇంజిన్ దెబ్బతింటుంది ఇంజిన్ అనేది వేడెక్కిపోయి ఇంజిన్ డ్యామేజ్ అయ్యే సమస్యలు ఎక్కువగా ఉంటాయి అలాగే అలాగే ఎక్కువసేపు డ్రైవింగ్ చేసినా సరే మనకి కూడా కాళ్ళ నొప్పులని బ్యాక్ పెయిన్ బాడీ పెయిన్స్ అని ఏవో ఒకటి వస్తుంటాయి ఎండ ఎక్కువగా ఉంటే డ్రైవింగ్ అనేది చాలా ఇబ్బందిగా ఉంటుంది అలాగే చలి కాలంలో కూడా చలి ఎక్కువగా ఉండడం వల్ల మనకి చేతులు అనేవి ఎక్కువగా రఫ్ అయిపోవడము లేకపోతే బిగుసుగా పట్టేయడం అలాగే చెవిలోకి చల్లగాలి వెళ్ళిపోవడం అలాగే ఎన్నో సమస్యలు వస్తుంటాయి అందుచేత బైకింగ్ ఏ బైక్ తోలేటప్పుడు కొంతసేపటికి వెళ్ళి మళ్ళీ కొంతసేపు ఆగి మళ్ళీ వెళ్ళి ఉండటం వల్ల అలా ఆగుతూ వెళుతూ ఉంటుంటే ఎక్కువ దూరం ప్రయాణించేటప్పుడు ఆగుతూ వెళుతూ ఉంటుంటే మనకి ఎంతో సుఖంగా ఉంటుంది